ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి భాషల భాషలతో మన తెలుగు భాష మీద ప్రభావం అనేది ఎక్కువగా పడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇప్పుడు కాకుండా మన మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఇది మనకు అందుబాటులో ఉండటం వల్ల అప్పటి నుంచే మెల్లమెల్లగా పునాదులు నింపుకుంటూ ఇప్పుడు చివరి స్థాయి చివరి మన తెలుగు అంతరించే లో లాగా మన తెలుగు సంస్కృతిని అంతరించే లాగా వ్యాపించింది మన దేశం మొత్తం మనదే మన దేశంలో తెలుగునే కాకుండా మిగతా భాషలను కూడా ఇబ్బందిపెట్టే విధంగా ఇంగ్లీష్ అనేది మారడం జరిగింది ఇంగ్లీష్ ఇది సామాన్యంగా మాట్లాడే విధంగా అయితే పరవాలేదు కానీ ఇది కొన్ని మన మన మొత్తం స్టడీస్లో కూడా ఈ ఇంగ్లీష్ రావడం అనేది మనకు కొంచెం తెలుగు సాంస్కృతి భాషా పద్ధతులను భాషా పద్ధతుల మీద ఇబ్బంది కలీగే కలిగే విధంగా ఉంటుంది ఈ ఇది ఇప్పటి నుంచే కాదు కాకుండా మన ముందు నుంచే రావడంతో ఇంగ్లీష్ అనేది దేశం మొత్తం వ్యాపించడం జరిగింది దాని దాని వల్ల మన తెలుగు సాంస్కృతి భాష మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలంలో జరుగుతుంది ఏంటంటే మొత్తం మొత్తానికి మన దేశం మొత్తం మొత్తం వ్యాపించడం జరిగింది ఇంగ్లీష్ అనేది దీన్ని వాడుక మాట్లాడటంలో మాట్లాడటంలో కాకుండా ఈ చదువులలో కూడా ముఖ్య ఈ కాలంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇవ్వడంతో తెలుగు అనేది అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి దీన్ని పరిగణకి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం లేకపోతే మన మనం సా మనం దేని దీని మీద ఏమైనా చేసు ఏమైనా చేయాలి దీన్ని ఈ ఇంగ్లీష్ అనేది ఒక్క బ్రిటీషర్స్ మన కాలంలో నుంచి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ స్టార్ట్ అవడం జరుగుతుంది స్టార్ట్ స్టార్ట్ అయింది దా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగు భాష మీద చాలా ప్రభావం పడటం అయితే జరిగింది దానివల్ల దా గా అప్పుడు ఆ కాలం నుంచి ఇప్పటి వరకు అప్పుడైతే ఓన్లీ ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేవారు ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంగ్లీష్నే మొత్తం జీవితంగా చేసుకుంటున్నారు తెలుగుని తెలుగుని అయితే మరచిపోతున్నారు ఈ ఇంత ప్రభావం పడకుండా ఓన్లీ మన మన ఇంటి వరకే కాకుండా మొత్తం బయట ప్రపంచంలో కూడా నేను ఇంగ్లీష్నే వాడటం వల్ల తెలుగుకి తెలుగు సాంస్కృతులకి అవమానం జరుగుతుందనే భావించవచ్చు ఈ ఇంగ్లీష్ అనేది తగ్గించాలంటే మన మాతృభాషని ఎక్కువగా మన స్కూళ్ళలో మా స్కూళ్ళలో పా పా పాఠాలతో వివరించడం ద్వారా మనకు ఈ దీన్ని ఎక్కువ ఎక్కువగా ప్రోత్సహించవచ్చు తెలుగుని తెలుగు సాంస్కృతులను ఇవి పల్లె ఇవి ఇంతకు ముందు ఇది సిటీలలో ఉండేది ఇంగ్లీషు ఇప్పుడు పల్లె పల్లెటూళ్ళలో కూడా దీన్ని తిరస్కరించడం జరుగుతుంది తెలుగు తెలుగు భాషా సంస్కృతులను దీన్ని అదిగ అదగమించాలంటే అన్ని చోట్లలో కంపల్సరిగా తెలుగు సబ్జెక్ట్ అనేది పెట్టి అందరికీ ఆ తెలుగు అనేది తెలుగు సాంస్కృతులు అనేది మనం తెలుగు సాంస్కృతులు అనేది అనేది మనం ప్రచ్ ప్రచారం చేయాలి అది కంపల్సరిగా మనం సబ్జెక్టు అనేది పెట్టి విద్యార్థులకు అందరకి చెబితే అది ఇంగ్లీష్ తెలుగు తెలుగు అనేది మనకు తెలుగు సాంస్కృతి అనేది మనకు ఎప్పటికీ ఎప్పటికీ ఉంటుంది లేకపోతే అంతరించే అవకాశం ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ని మొత్తానికి అయితే మనం ఎప్పటికి అయితే చేంజ్ చేయలేము కాకపోతే మన తెలుగు భాష లాంగ్వేజ్ను కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేయాలి లేకపోతే తెలుగు సాంస్కృతిక భాష అంతరించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం సపోజ్గా మనం ఈ హై ఎక్కువ డిగ్రీస్లో అలాంటివి గా అందులో మొత్తం ఇంగ్లీషే కాకుండా కొన్ని తెలుగు లాంటి సబ్జెక్టులు లాంగ్వేజ్ లా సబ్జెక్టులు కూడా ఉండాలి ఉండి దాన్ని బోధించే పాఠకులు కూడా ఉండాలి ఉంటే దానివల్ల లా తెలుగు తెలుగు అనేది ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే తెలుగు అంతరించే అవకాశం ఉండదు ఇంగ్లీష్ను మొత్తం కాకుండా మొత్తం తెలుగు కూడా దాంట్లో పెట్టి

విద్యార్థులకు చెబితే ఇతే ఇంగ్లీషే కాకుండా దాంతోపాటు తెలుగు కూడా నేర్చుకొని తెలుగు భాష అనేది అంతరించకుండా ఉంటుంది ఈ ఈ భాషలు ఇంతే కాకుండా అన్ని భాషల్లో వాడటం వల్ల నా అన్ని అన్ని భాషలు వాడటం వల్ల ఈ తెలుగు తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నింటి కంటే ఇంగ్లీషు మిగతా భాషలో మిగతా భాషలు వాడకం తగ్గించి ఇంగ్లీష్ని తెలుగుని వాడి మన తెలుగు సాంస్కృతులను భాషా పద్దతిని కాపాడాలని నా అభిప్రాయం